నీ వద్ద కొనుగోలు చేసిన వైరు పట్టుకరలో చిన్న లోపం ఒకటి ఉంది అంటే అది పెద్ద లోపం ఏమీ కాదు అనుకోండి కానీ ఆ పట్టకర పట్టుకునేటప్పుడు చేతులు జారిపోతున్నాయి దాని యొక్క రబ్బరు తొడుగు సరిగా లేనందువలన కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే కాకుండా దాని యొక్క పరిమాణం కొంచెం పెద్దగా ఉండడం వలన అది పట్టుకోవడంలో ఇబ్బంది ఉంది